నాకు పాటలు పాడడంమంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా నేనెప్పుడు బాధలో ఉన్నా లేదైనా ఏదన్నా నా మూడు సరిగా లేకపోయినా నేను పాటలు పాడుకుంటాను నేను టీవీలో లేదా ఏదైనా దాంట్లో పాటలు పెట్టుకొని ఆ పాటలు వింటూ ఆ పాటలను పాడుతాను అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు ఉన్న అన్ని చింతలను నాకు పొగోడుతుంది ఆ సమయానికి నేను చాలా ఆనందంగా ఉంటాను పాటలు అనేవి నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి కానీ అందరి ముందు పాడాలి అంటే నాకు అప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది నేను ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు పాడుకుంటాను ఎవరు నన్ను చూడట్లేదు వినట్లేదు అన్నప్పుడు నేను పాటలు చాలా మంచిగా పాడుకుంటాను కానీ ఎవరైనా రాగానే నా పాటలు నా గొంతు మొత్తం మారిపోతుంది వాళ్ళని చూస్తే నాకు సిగ్గు వస్తుంది లేదా నాకు భయమేస్తుంది నా గొంతు ఏమైనా బాలేదా అనేది అలాంటిది నాకు భయం ఉంటుంది ఇలాంటివి నేను అనుభవం చేశాను ఏంటంటే కాలేజ్లో నన్ను పాడమని అడిగారు పాడుతా అనుకొని వెళ్ళాను అక్కడికి పోగానే నాకు చాలా భయం వేసింది అందరూ నన్నే చూస్తున్నారు అన్ని కళ్ళు నా మీదనే ఉన్నాయి నాకు ఇక చమటలం రావడం షురూ అయ్యింది గా చెమటలు అవన్నీ నాకు చాలా భయం వేసింది పాడుదాం అనుకున్నా కానీ పాటలో కూడా ఏమీ నాకు గుర్తు రాలేదు వాళ్ళు అప్పుడు అడిగారు ఏమైంది అది ఇది అని పాటలు బాగా పాడతావు కదా నీకు ఇప్పుడు ఏమైంది మా అందరిని చూసి భయపడుతున్నావా అని కానీ నాకు ఒక్క ఆమెనే ఉన్నప్పుడు చాలా బాగా పాడతాను కానీ ఎవరైనా నన్ను చూస్తున్నారు అంటే అసలు పాడలేను ఒక్క మనిషి చూస్తేనే నేను పాడలేను అలాంటిది మొత్తం అరవై మంది స్టూడెంట్లు నన్ను చూస్తుండే సో నేను పాడలేకపోయాను ఇలాంటివి నేను అనుభవం చేశాను